బైకింగ్ చేసేటప్పుడు నేను ఎక్కువగా ఉపయోగించుకునే ఇంకా నాకు ఉపయోగపడే వస్తువులు ఏమైనా ఉన్నాయంటే అవి చాలా ఉన్నాయి నేను బైకింగ్ చేశాను అండ్ నాకు బైకింగ్ అంటే చాలా ఇష్టం సో నేను బైకింగ్ ఎక్కడికి చేశాను అంటే వికారాబాద్ అంటే నియర్ హైదరాబాద్ నుంచి ఒక ఫిఫ్టీ కిలోమీటర్స్ వికారాబాద్ మాది టౌన్ సో వికారాబాద్ నుంచి నేను చెన్నై మా ఫ్రెండ్ భారత్ యూనివర్సిటీలో చదువుకుంటాడు సో అక్కడికి వెళ్ళడానికి నేను వాడిన వస్తువులు అవన్నీ ఇప్పుడు మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను తెలియజేయాలనుకుంటున్నాను అండ్ సో ముఖ్యం ముఖ్యంగా నే నేను వాడిన వస్తువులు ఏమిటనగా సో ఫస్ట్ నేను బైక్ పైన వెళ్ళాను కాబట్టి బైక్ ఆర్సీ పేపర్స్ ఇంకా నా లైసెన్స్ ఇంకా పొల్యూషన్ చెకప్ పేపర్స్ లాస్ట్ టైం నేను ఏమయితే చేయించానో ఆ పొల్యూషన్ చెక్ అప్ పేపర్స్ అవన్నీ నాతోపాటు క్యారీ చేశాను అండ్ ఇంకా చాలా ముఖ్యమైన వస్తువులు ఏంటంటే ఇప్పుడు నేను వెళ్ళే దారిలో నాకు నాకు ఏమైనా అయినా కాని ఒక మెడి సడన్ గా మెడిషన్స్ దొరకవు కాబట్టి ఒక ఎమర్జెన్సీ మెడి కిట్ తీసుకొని వెళ్ళాను సో ఇప్పుడు సడన్గా ఏమన్నా కోల్డ్ కాని కాఫ్ కాని లేదా ఆక్సిడెంట్ అయితే కూడా దాంట్లో అన్నిటికీ సంబంధించిన వస్తువులు ఉంటాయి సో అవి తీసుకొని క్యారీ చేసి తీసుకొని వెళ్ళాను సో ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు నేను చూసుకునే జాగ్రత్తలు ఏమిటి అంటే పెట్రోల్ ఫస్ట్ పెట్రోల్ చే చూసుకుంటాను అండ్ టైర్స్లల్లో గాలి టైర్స్లలో ఎయిర్ ఉందా లేదా కరెక్ట్గా అవన్నీ ఇంజన్ చెకప్ ఇంకా లాస్ట్ టైం సర్వీసింగ్ కూడా ఎప్పుడు చేయించాను అవన్నీ చూసుకొని దానికి సరిపడా అన్నిటినీ ఓ సమకూర్చుకొని బైక్ సరిపడా అన్ని సామాను సమకూర్చుకొని వెళ్తాను అండ్ ఇంకా ముఖ్యమైన పని ఏదంటే హెల్మెట్ సో హెల్మెట్ తీసుకొని హెల్మెట్ అనేది ఇంపార్టెంట్ ఎందుకంటే మనం ఆక్సిడెంట్ అయినప్పుడు మన హెడ్ పార్ట్ని ఆల్మోస్ట్ అదే కవర్ చేస్తుంది సో అది చాలా హెల్పఫుల్ అది తీసుకొని వెళ్ళాను అండ్ ఇంకా ఏవంటే నాతోపాటు కొన్ని డబ్బులు ఎందుకంటే నాకు వెళ్ళే టైంలో తీన్ తిన తినడానికి పెట్రోల్కి అవన్నిటికి కొన్ని డబ్బులు మనీ తీసుకొని వెళ్ళాను అండ్ ఇంకా చాలా వస్తువులు తీసుకెళ్ళాను అవి ఏమిటనగా ఫస్ట్ ఒక షర్టు ఒక త్రీ ఆర్ ఫోర్ పైర్స్ ఆఫ్ షర్ట్స్ ప్యాంట్స్ అండ్ ఒక చిన్న షాట్స్ ట్రాక్ పాంట్స్ ఇంకా ఇన్నర్స్ బనియన్స్ అలా కొన్ని తీసుకోని వెళ్ళాను సో నాకు నార్మల్గా బైక్ పైన వెళ్ళేటప్పుడు చాలామందికి బ్యాక్ బోన్ బ్యాక్ పెయిన్ వస్తుంది సో నాకు బ్యాక్ పెయిన్ ఇంకా షోల్డర్ పెయిన్ కూడా చాలా వస్తుంది సో నేను వెళ్ళే టైంలో కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా గ్యాప్ తీసుకొని ఎవ్రి టూ హావర్స్ కోకసారి ఆగి తిని వెళ్ళేవాడ్ని అండ్ నేను ఎక్కువగా బైక్ పైన ట్రావెల్ చేసేటప్పుడు ఇంపార్టెంట్ వస్తువు అంటే ఏంటంటే వాటర్ సో ఎవ్రి టూ హావర్స్కి ఒకసారి ఆగినప్పుడు నా వాటర్ చెక్ చేసుకునే వాడ్ని నేను ముఖ్యంగా డిఐడ్రెడ్ కావొద్దు ఎందుకంటే బైక్ డ్రె బైక్ పైన ట్రావెల్ చేసేటప్పుడు కాని బైకింగ్ చేసేటప్పుడు కానీ ఎక్కువగా స్ట్రైన్ కానీ స్ట్రెస్ కానీ కాకూడదు కావద్దు సో అలా అయితే మన హెల్త్ పాడైపోతుంది సో వాటర్ నా బాడీలో వాటర్ డెన్సిటీని ఎక్కువగా ఉంచుకునేలా చూసాను ఇంకా ఫుడ్ అయితే నార్మల్గా ఆఫ్టర్నూన్ మార్నింగ్ ఆఫ్టర్నూన్ ఈవినింగ్ అండ్ సో వాష్ రూమ్ అంటే నార్మల్గా ఇప్పుడు రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు అక్కడ యూజ్ చేసుకుంటాను రెస్టారెంట్ వాళ్ళ వాష్రూమ్స్ ఒకవేళ అక్కడ లేకపోతే నాకు కనుక ఎమర్జెన్సీగా ఉంటే నేను టాయిలెట్ పేపర్స్ తీసుకెళ్తాను నాతోపాటు క్యారీ చేస్తాను నా బ్యాగ్లో టకింగ్ బ్యాగ్లో సో ఎక్కడైనా వచ్చేస్తే నార్మల్గా టిష్యూస్తో వైప్ఔట్ చేసేస్తాను ఇంకా ఇంపార్టెంట్ ఏవైనా వస్తువులు తీసుకెళ్ళాలంటే మోషన్ టాబ్లెట్స్ ఎక్కువ అవి ఇంపార్టెంట్ అనమాట అండ్ ఇంకొకటి నా లైఫ్ జాకెట్ ఏంటంటే బైక్ మీద నుంచి పడినా కాని నా స్కిన్కి నా బాడీకి ఇంకా కొన్ని సివియర్గా అయ్యే ఒక ఆక్సిడెంట్ని చాలా తక్కువగా అయ్యేవరకు చూస్తుంది లైఫ్ జాకెట్ సో లైఫ్ జాకెట్స్ అనేది చాలా ఇంపార్టెంట్ సో నేను లైఫ్ జాకెట్స్ వేసుకుంటాను ఫుల్ ఉంటుంది నా దగ్గర అంటే ఒక ఫుల్ సైజ్ జాకెట్ అన్మాట ఇంకొకటి ప్యాంట్ దానికి వచ్చేస్తుంది అది ఒక టెన్ లేయర్స్ ఉంటుందనమాట లోపల కాటను కాటను పైన లేయరు లేయరు పైన ఇంకో లేయరు పాల్ పాలథిన్ కావర్స్ అట్లా లోపల అన్ని పాలథిన్ క్లాత్స్తో కవర్ చేసి ఉంటుంది సో అది తీసుకెళ్తాను అండ్ ఇంకో ఇంపార్టెంట్ ఏమంటే నా ఫేస్వాష్కి సంబంధించిన వస్తువులు తీసుకుంటాను ఎందుకంటే మనం ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ ఎ గుడ్ ఇంప్రెషన్ అంటారు కదా సో ఫేస్ బాగుండి అంత బాగుంటే అందరూ చూసే వాళ్ళు కూడా మనకి చాలా మంచిగా మాట్లాడుతారు మనకు రెస్పెక్ట్ ఇస్తారు సో అది కూడా జాగ్రత్తగా మెయింటెన్ చేయాలి మన బాడీ లాంగ్వేజ్ కూడా చూసుకోవాలి అండ్ ఇప్పుడు నేను చెన్నై వెళ్తున్నాను కదా అక్కడ తమిళనాడు తమిళనాడులో మన తెలుగు మాట్లాడరు సో అక్కడ తమిళనాడులో హిందీ కూడా మాట్లాడరు సో ఇంగ్లీష్ కొద్ది వరకు మాట్లాడవచ్చు హిందీ కూడా కొంత మంది మాట్లాడతారు సో అక్కడ చెన్నైకి వెళ్ళాక నేను నా ఫోన్లో గూగుల్ ట్రాన్స్లేటర్ వేసుకొని నేను తెలుగులో కాకపోతే ఇంగ్లీషులో చెప్పేసి వాళ్ళకు అర్థమయ్యే భాషలో చేంజ్ చేసి వాళ్ళకు చెప్పాను లైక్ క క కనడ కానీ ఇంకెవైనా హిందీ కాని అలా వాళ్ళకు ట్రాన్స్లేట్ చేసి చూయించి అక్కడ అక్కడి నుంచి ప్లేసెస్ విజిట్ చేశాను మా ఫ్రెండ్ దగ్గర కూడా వెళ్ళాను వాళ్ళ కాలేజ్ కూడా విజిట్ చేశాను చాలా చాలా చాలా అంటే చాలా బాగుంది అండ్ అలా తిర్గాను ఇంకో ఇంపార్టెంట్ విషయం నాతోపాటు తీసుకునేది ఏంటంటే నా క్యాంపింగ్ క్యాంపింగ్ సెటప్ అన్ని తీసుకుంటాను సో క్యాంపింగ్కి సంబంధించడం ఏంటంటే క్యాంపింగ్ టెంటు ఇంకా ఫైర్కి ఏం ఏం కావాలి ఇంకొంచెం ఒక బాటిల్ కిరోసిన్ అలా ఫైర్ కావాలి ఇంకా ఫుడ్ కూడా ఎక్కువ రోజులు ఉండే ఫుడ్ ఏమైనా ఉంటే అవితో నాతో పాటు తీసుకొని వెళ్తాను లైక్ ఎక్కువ రోజులు ఏంటంటే మ్యాగీ ఉంటుంది సో డ్రై డ్రై ఫుడ్డు కాబట్టి అలాంటివి తీసుకెళ్తాను సో ఇంక నా డ్రై ఫ్రూట్స్ కూడా తీసుకెళ్తాను ఎందుకంటే నాకు చాలా ఎనర్జీనిస్తాయి సో డ్రై ఫ్రూట్స్ ఇంకా మ్యాగీ మధ్యలో మధ్యలో ఫ్రూట్స్ ఎక్కడన్నా దొరికితే తీసుకొని ఒక టూ త్రీ హావర్స్ గ్యాప్స్లో తినేసేవాడ్ని అండ్ ఎవ్రి ఆఫ్ యన్ అవర్కి ఒకసారి ఒక గ్లాస్ అఫ్ టూ ఫిఫ్టీ ఎమ్ఎల్ గ్లాస్ ఆఫ్ వాటర్ తాగేవాడ్ని ఇంకా పోలీస్ చెకప్ చప్పుడు అండ్ అవన్నీ నా ఆర్సీ పేపర్స్ అవన్నీ చూసే వాడ్ని చూపించేవాడ్ని అండ్ వాళ్ళకి ను అను అనుకరంగా మనము కూడా ఉండాలి ఎలా పడితే అలా వాళ్ళతో మాట్లాడడానికి వీల్లేదు అండ్ కో ఫాస్ట్ ట్రాక్ అనేది నా బైక్లో ఫిక్స్ చేశాను ఎందుకంటే టోల్ టోల్గేట్ దగ్గరకి వెళ్ళినప్పుడు వితౌట్ ఎనీ పేమెంట్ ఫాస్ట్ ట్రాక్ అనేది తీసుకుంటుంది సో అలా అయిపోతుండే అండ్ బైక్లో ఎవ్రి టు డేస్కోకసారి నేను అన్ని చెక్ చేసుకునే వాడ్ని ఏదైనా పార్ట్స్ లూజ్ అయినా కానీ అలా అన్ని చెక్ చేసుకునేవాడ్ని సో అలా నా బైకింగ్ ఎక్స్పీరియన్స్ అయింది సో నేనిక్కడ వికారాబాద్ అంటే తెలంగాణ టు తమిళనాడు ఆల్మోస్ట్ ఒక సెవన్ ఎయిట్ హండ్రెడ్ కిలోమీటర్స్ ట్రావెల్స్ చే చేసిన నా అనుభూతి మొత్తంలో ఇది నా అనుభూతి ఇది నా ఎక్స్పీరియన్స్